ఇప్పుడు తెలుగూ వ్యక్తులు వచ్చి ఆ భాష మాట్లాడని ఇంకొకరితో ఎలా సంభాషిస్తారు అంటే ఇప్పుడు ఎవరూ పూర్తిగా వాళ్ళ వాళ్ళ భాషల్లో మాట్లాడట్లేదు ఇప్పుడు తెలుగు వ్యక్తులనే తీసుకోండి తెలుగు వాళ్ళు వచ్చి కొంచెం ఇంగ్లీష్ కలిపి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కలిపే మాట్లాడుతున్నారు ఎవరు స్పష్టంగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు వేరేవాళ్ళు ఇతర భాష వాళ్ళని కూడా అంటున్నాను తెలుగు వాళ్ళనే కాదు ఇతర భాష వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ భాషలతో ఇంగ్లీషుని కలిపే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు స్కూల్ నుండే ప్రారంభించారు స్కూల్లో ఇంగ్లీషులోనే మాట్లాడాలి ఇంటికి వచ్చాక వాళ్ళు తెలుగులో మాట్లాడుతారు అలా స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఇంట్లో తెలుగు మాట్లాడడం అది రెండు కలిపి వాళ్ళకి పూర్తిగా అట్ల తెలుగు రావట్లేదు పూర్తిగా అలా ఇంగ్లీషు రావట్లేదు ఇప్పుడు ఒక తమిళ్ వ్యక్తి దెగ్గర నేనే మాట్లాడుతున్నాను అనుకోండి కొంచం ఇంగ్లీషు కొంచం తమిళ్ రే తెలుగు రెండు కలిపే మాట్లాడాల్సి వస్తుంది అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది పూర్తిగా తెలుగు మనం మాట్లాడము అంటే ఇతర భాష వాళ్ళకు అస్సలు కనీసం అర్థం కాదు వాళ్ళ భాష మనకు అలాగే అర్థం కాదు ఇప్పుడు వచ్చి ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్లు ఎక్కువ అయిపోయాయి నేను మాట్లాడే డౌన్లోడ్ చేసుకోని నేను కొద్దిసేపు రీక్యాప్ చేసుకోని అలా మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే ఏం జరిగింది అంటే అరటికాయ ఫ్రై ఉది అనమాట అక్కడ ఫంక్షన్లో ఒక అబ్బాయి వచ్చేసి ఆడ వెయిటర్ని బ్రెడ్ ఫ్రై ఇవ్వండి అని అడుగుతున్నాడు అరటి అది అరటి అని తనకు తెలియట్లేదు ప్చ్ అది చెప్పడం తెలీయకుండా బ్రెడ్ ఫ్రై వెయ్యండి అని అడుగుతున్నాడు అలా అయిపొయింది అనమాట మన తెలుగు పరిస్థితి అందుకే నేనేం చెప్తున్నాను అంటే ఇతర భాష ఈ తెలుగు భాష తెలీయని ఇతర వ్యక్తులతో మనం మాట్లాడాలి అంటే వాళ్ళకి తెలిసిన ఇంగ్లీషుని కొంచం కలిపి మాట్లాడితేనే వాళ్ళకి మనం అర్థం అర్థమయ్యేలాగా మనము ఏమి అనుకుంటున్నామో వాళ్ళకి చె చెప్పాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ఎవరికి అయినా వాళ్ళ భాష ప్చ్ ఫుల్లుగా ఇప్పుడు రావట్లేదు నేనేం మాట్లాడే అప్పుడు మధ్యలో ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది అది మనం చదివే మన స్కూల్ బట్టీ మనం మనము ఉండే వాతావరణము మన చుట్టూపక్కల ఉండే ఈ ప్రదేశాలను దాన్ని బట్టే మన భాష మారుతూ ఉంటుంది నేను ఉండే ఏరియాలో ఎక్కువ తమిళ్ మాట్లాడుతారు అలా వచ్చేసి నాకు తమిళ్ బాగ వస్తుంది తమిళు తెలుగు ఇంగ్లీష్ రావడం వల్ల వాళ్ళ వాళ్ళ దగ్గర మనం కొంచెం తెలుగులో కొంచెం తమిళ్ల్లో కొంచెం ఇంగ్లీషులో కలిపి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు తెలుగే పూర్తిగా రానివాళ్ళ తమిళ్ వాళ్ళ దగ్గర పోయి మనము కొంచం ఇంగ్లీషులో అట్ల కొంచం మన తెలుగు కలిపి మాట్లాడితే వాళ్ళకి అర్థం అయ్యే అవకాశాలు చాల ఉన్నాయి ఎందుకంటే చదవడము రాయడము కష్టం కావ్వొచ్చు ఇంకో భాష కాని అర్థం చేసుకోవడం వచ్చేసి చుట్టూపక్కల ఉంటా ఉండే వాళ్ళు మాట్లాడేదాని బట్టే మనం భాషను కొంచం తెలుసుకోవచ్చు మా అమ్మ పూర్తిగా తమిళ్ వాళ్ళు ఇక్కడ పెళ్ళై రావడం వల్ల తనకి ఇప్పుడు తెలుగు అర్థం అవుతుంది తను మాట్లాడడానికి చాలా వరకు ట్రై చేస్తుంది కాబట్టీ ప్చ్ ఒక భాష వింటూనే ఉంటే అది మనకి ఆటోమేటిక్గా అర్థం అవ్వడం కానీ జరుగుతుంది అనమాట సో ఒక భాష ప్చ్ ఇప్పుడు తెలుగు నేను ఇంకొరికి నేను చెప్పాలి అంటే కొంచెం ఇంగ్లీష్ ఆంగ్లంతో కలిపి మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది